నేను పక్షులను చూసేటప్పుడు ఎన్నో రకాలుగా వాటిని గమనిస్తూ ఉంటాను అందులో ముఖ్యంగా ఏంటంటే మనకి గ్రద్ద అనేది పై వరకు ఎగురుతూ ఉంటుంది మా ఇంటి దగ్గర సెల్ టవర్ ఉన్నప్పుడు దానిపై వరకు అది రౌండ్గా సర్కిల్రో తిరుగుతూ ఉంటుంది అది చూడ్డం అంటే నాకు చాలా ఇష్టం ఇంకా నేను కాక్టైలు బర్డ్ని కూడా పెంచుకుంటున్నాము మా అన్నయ్య వాళ్ళ గార్డెన్ అనేది ఉంటుంది ఇక్కడ వాళ్ళ అబ్బాయి కోసం కాక్టైలు ప్యారేట్ అనేది ఒకటి ఉంటుంది ఆ బర్డ్ని పెంచుతూ ఉంటారు వాటికి ట్రైనింగ్ కూడా ఎలా ఇవ్వాలో తను నాకు నేర్పించాడు అప్పుడు వాటిని ట్రైనింగ్ ఇవ్వడం అనేది చాలా ఆసక్తిగా ఉంటుంది ఇందుకొరకు మేము ఎలా ట్రైనింగ్ ఇవ్వాలి అనేది గూగుల్లో ఒక యాప్ గూగుల్ ప్లేస్టోర్లో ఒక యాప్ అనేది మనకి అవైలబుల్గా ఉంటుంది బర్డ్స్ ట్రైనింగ్ అని కొడితే ఒక యాప్ అనేది వస్తుంది ఆ యాప్ని యూజ్ చేసి పక్షుల యొక్క అంటే కరెంటు స్వరాలు శబ్దాలు అనేవి వాటికి వినిపిస్తూ వాటి ద్వారా మనం ఎలా వాటిని టీం చేస్కోవాలి ట్రైనింగ్ ఇవ్వాలి అనేది నేను నేర్చుకున్నాను అందులో మొదటిగా ఒకటి యూట్యూబ్ ఛానల్లో కూడా మనకి చేసి చూపిస్తారు మిట్టు టాకింగ్ ప్యారెట్ అనే ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక వ్యక్తి రకరకాల పక్షులను పెంచుతూ వాటికి ట్రైనింగ్ ఎలా ఇవ్వాలి అనేది కూడా నేర్పిస్తూ ఉంటాడు అందులో నేను చూసి దీనికి ట్రైనింగ్ ఎలా ఇవ్వాలి అనేది నేర్చుకున్నాను అందులో మొదటిగా ఏంటంటే వాటికి సంబంధించినటువంటి ఫుడ్ అనేది ప్రత్యేకంగా ఉంటుంది ఆ ఫుడ్ అనేది దానికి ఇస్తూ మన చేతి మీద దాన్నిస్టేబుల్గా నిలబెట్టుకునేలా ట్రైనింగ్ ఇవ్వాలి రోజు కొద్దిసేపు దాన్ని మన చేతి మీద నిలబెట్టుకోవాలి అది దానికి అలవాటయిన తరువాత భయం పోతుంది భయం పోయాక మన చేతులు పైకి పెడుతూ వాటి మీద ఫుడ్ ఉంచుకుంటే మన చేతి మీద ఉన్న ఫుడ్డు తింటూ అది ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్ పైకెక్కుతూ ఉంటుంది మన వేళ్ళు ఆధారంగా వాటి కాళ్లతో దాన్ని పైకి ఎక్కిస్తూ అది మన మాట వినేలా చేసుకుంటాం మనం ఏం చెప్పినా కూడా దానికి సెన్స్ అనేది గమనిస్తూ ఉంటుంది దాని పొట్ట మీద మనం ఇలాగ టచ్ చేస్తూ ఉంటే అది మనమేం చెప్పాము రికగ్నైజ్ చేస్తూ ఉంటుంది ప్రతి వోర్డ్ కూడా దానికి గుర్తు పెట్టుకుంటూ ఉంటుంది మేము అలాగే కాక్టైల్ బర్డ్కి ఇవ్వటం జరిగింది ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది అది ఎగురు అది ఎక్కడికి ఎగిరిన మా దగ్గరికే తిరిగి వస్తూ ఉంటుంది దాన్ని మేము పంజరంలో కాకుండా బయటే అలా వదిలేస్తూ ఉంటాం ఆ చెట్టు మీద ఈ చెట్టు మీద వాలి చివరికి అక్కడికే వస్తుంటుంది అది ఎప్పుడు కూడా మమ్మల్ని విడిచిపోదు అది ట్వంటీ వన్ డేస్ ఉన్నప్పుడు తెచ్చుకున్న పక్షి కనుక ఇప్పటికే అది మా మాట వింటూ ఉంటుంది ఇలాగా పక్షులను పెంచటం కాని చూటం కానీ నాకు చాలా ఇష్టం